మా పల్నాడు జిల్లాలో చాలా ప్రాముఖ్యమైన చారిత్రాత్మక స్థలాలు ఉన్నాయండి ఆలయాలేంటి కోటలేటి పురాతన వస్తు ప్రదర్శనలేంటి ఇంకా ఇటువంటివి చాలా ఉన్నవి ప్రత్యేకంగా డివొషనల్ పరంగా అంటే దైవీక పరంగా అయితే చాలా విషయాలైతే ఉన్నాయి మనం చెప్పుకో దగ్గవి ప్రాముఖ్యంగా గుర్తించదగ్గ చారిత్రిక స్థలాలు ఏమంటే కొండవీటి కోటమట ఈ కోటకు ఇక్కడ ఇక్కడొక దారి ఉంటాయి ఈ భలే ఉంటుంది బాట అలాగే ఉండవిల్లి గుహలు ఇవి ఇంకా చాలా బాగుంటాయి మాట చెక్కిన శిల్పాలు అంటే విష్ణుమూర్తివి వినాయకుడు ఇలాగ చెక్కిన శిల్పాలుంటాయ్ మాట సూర్య లంకా బీచ్ బాపట్లకు దగ్గర సూర్య లంక బీచ్ అయితే చాలా బాగుంటుంది చాలా మందొచ్చి చక్కగా పెద్ద పెద్ద అలలు లేకుండా స్నానాలు చేసుకోచ్చు చాలా మంది సముద్ర స్నానానికి వెళ్ళచ్చుమాట ఇంకా నాగార్జున సాగర్ కొండ ఇక్కడ పూర్వం విద్యాలయం కింద నడిపిచ్చే వారనమాట అక్కడ దగ్గరలోనే వాటర్ ఫాల్స్ కూడా ఉంది చాలా బాగుంటుంది తరువాత కోటప్ప కొండ ఇది కూడా చాలా బాగుంటుందండి అలాగే ఆలయాలు చాలా ప్రాముఖ్యమైన ఏంటంటే ఇక్కడ చాలా గుడులు కూడా ఉన్నాయి అవేంటంటే అయ్యప్ప స్వామి ఆలయం శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి దేవాలయం కనక దుర్గమ్మ దేవాలయం ఇలాగ బాల చాముండేశ్వరి ఆలయం ఇలా చాలా ప్రసిద్ధి గాంచిన గుడులైతే ఉన్నాయి పల్నాటి యుద్ధమైతే కారంపూడిలోనే జరిగింది మాట అక్కడొక గుడి ఏర్పాటు చేశారు వీరుడి గుడి మనకి ఎప్పుడైనా చూడాలనుకుంటే వెళ్ళచ్చు దీనికి ఎటువంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవండి మనం వెళ్లాలనుకుంటే వెళ్లి అన్నీ మనం తనివి తీరి చూడ చూసి రావచ్చు తీరిక సమయాల్లో మనం గడపడానికి కూడా మనం వెళ్ళచ్చు ప్రాముఖ్యంగా మన పూర్వీకులు చేసిన ఆయుధాలు కూడా కొన్ని అక్కడ పెట్టడమైతే జరుగుతది అనమాట చిన్న చిన్న విగ్రహాల టైపు మనం అవి కూడా వెళ్లి సందర్చించవచ్చు అలా చాలా చక్కగా పల్నాడు జిల్లాలో గుర్తించదగ్గ స్థలాలు చారిత్రక స్థలాలు చాలా ఉన్నాయి మాట వీటన్నిటిని చూడాలంటే మనకి రెండు కళ్ళు సరిపోవు చాలా ప్రదర్శనా స్ధలాలు గట్టా అన్నీ ఉన్నాయి మేమైతే ఎప్పటికప్పుడు ఖాళీ సమయాల్లో అక్కడికెళ్లి ఇవన్నీ చూసుకొని మా ఇంటికి ఎవరన్నా చుట్టాలొచ్చినప్పుడు వాళ్లందరికీ మేము ఇవన్నీ చూపిస్తూ ఉంటామాట చాలా ప్రసిద్ధి గాంచిన ఊరంటే పల్నాడు మాట ఇది చాలా మంచి ఊరండి చాలా గొప్ప ఊరని కూడా నేను చెప్తా